నేటి ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడేవారికి ఎదురయ్యే కొన్ని సవాళ్ళ గురించి మనం తెలుసుకుందాం నేటి ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడేదానికి చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎందుకనగా అందరూ ఆంగ్ల భాషకి అలవాటు పడిపోయారు తెలుగు స్పష్టంగా మాట్లాడేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది తెలుగు భాషకు గల కొన్ని నిర్వచనాలు గురించి తెలుసుకుందాం భాషే ఇతి భాష అని ప్రాచీన పండితులు భాషను గురించి నిర్వచించారు ప్రజలు మాట్లాడుకునే రి తీరే భాష అంతేకాని ప్రజల్ని మాట్లాడడానికి నిర్దేశించే తీరు కాదని మరికొందరు భావించారు పరిమిత సాధనాల్ని అపరి మితంగా వాడుక చేసేదే భాష అని ఇంకొంతమంది నిర్వచించారు మన మాతృభాష అయినా తెలుగు ద్రావిడ భాష కుటుంబానికి చెందినదిగా గుర్తించారు భారతదేశంలో సుమారు వెయ్యిన్ని ఆరు వందల యాభై రెండు భాషలు ప్రజల వ్యవహారంలో ఉన్నాయి భారత రాజ్యాంగంలోని ఎనభై ఐదవ షెడ్యూల్ లో ఇరవై రెండు భాషలను అధికారిక భాషలుగా గుర్తించారు అయితే ఒక భాష కుటుంబానికి చెందిన భాషలు మొదట ఒకే మూల భాషగా ఉండి కాలక్రమంలో అనేక భాష భేదాలతో విడిపోయి అంతటా వ్యాపించినవి అనేది భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం ఇటువంటి ఎన్నో నిర్వచనాలు గల తెలుగు భాషని చాలామంది మాట్లాడేందుకు చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నారు మానవులు తమ మనసులోని భావాలను బయటకి వ్యక్తపరిచే సాధనం భాష స్పష్టమైన ఉచ్చారణతో అభిప్రాయాన్ని ఎదుట వ్యక్తికి అర్థం అయ్యేటట్లు చెప్పగలడమే భాషకు నిర్వచనం సైగలదూర అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది అయితే మానవజాతి ఆవిర్గం నాటికి ఆధునిక మానవుని పరిమాణం నాటికి మనిషి అవసరాలను అభిప్రాయ వ్యక్తీకరణలను కలిగిన ఉత్సాహం మరియు భావోద్వేగాల సమల్యం అనేవే భాషకు పుట్టుకకు కారణమని చెప్పవచ్చు భాష సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట పుట్టి ఉంటుందని మనం మాట్లాడుకోడానికి ముఖ్యమైన విషయాలు లేనప్పుడు వాతావరణం పరిసరాల మొదలైన విషయాల మీద మాట్లాడడం లేదా యోగక్షేమాలను వివరిస్తూ ఉండడం వంటివి చేస్తాం ఇవన్నీ భాషకు సంబంధించిన విషయాలే విన్నారు కదా ఇంతటి భాషకు సంబంధించిన విషయాలను విన్నారు కదా అటువంటి భాషను మాట్లాడేందుకు ఇప్పుడు ఉన్న ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మరి ఇప్పుడు మనము భాష యొక్క ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం భాష యొక్క ప్రయోజనాలు ఏమనగా నిత్య వ్యవహారంలో మనం మాట్లాడుతున్న భాషకు అనేక ప్రయోజనాలున్నాయి ఆ ప్రయోజనాల గురించి మనము తెలుసుకుందాం భాషలో విషయంలో చారిత్రక దృష్టి ఏర్పడుతుంది విన్నారు కదా భాషల విషయంలో చారిత్రక దృష్టి ఏర్పడుతుందంట అది ఒక భాష యొక్క ప్రయోజనం మళ్ళీ మానవ సమాజ చరిత్రను సమగ్రహంగా అర్థం చేసుకోవచ్చు మానవ సహజ చరిత్రను సమగ్రహంగా అర్థం చేసుకోవచ్చనేది కూడా భాష యొక్క ప్రయోజనం భాష అభివృద్ధి సూత్రాలు గుర్తించుకోవచ్చట భాష గురించి మనము భాషాభివృద్ధి ఒక సూత్రాలను కూడా గుర్తించుకోవడం అనేది ఒక ప్రయోజనం విద్యార్థులు భాషను నేర్చుకోడానికి వీలు చాలా సులభంగా ఉంటుందంట అనేది కూడా ఒక భాష యొక్క ప్రయోజనముగా మనం గుర్తించవచ్చు విన్నారు కదా ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో గొప్ప గొప్ప ప్రయోజనాలు మన తెలుగు భాష వల్ల కలుగుతుందని మనము అనుకోవచ్చు భారత రాజ్యాంగంలో ఎనభై ఐదవ షెడ్యూల్ ప్రకారం ఇరవై రెండు భాషలు ఆమోదం పొందింది అని ఉన్నాయి వీటిని భారత రాజ్యాంగం అధికార భాషలుగా గుర్తించారు అందులో మొట్టమొదటిగా అస్సామీ బెంగాలీ బోడో డోగ్రి గుజరాతి హిందీ కన్నడం కాశ్మీరి కొంకాయి మైథీలి మాలమాలం మనిపురి మటారి సంస్కృతం పంజాబీ నేపాలి ఒడిస్సా హిందీ తమిళం ఉర్దూ మళ్ళీ చివరగా తెలుగు ఇన్ని భాషలు ఉన్నాయని భారత రాజ్యాంగం ప్రకారం కాని ఇన్ని భాషల్లో మన తెలుగు భాష చాలా గొప్పది విశిష్టమైనది అని మనం చెప్పుకోవచ్చు మరి మన భాష గురించి తెలుసుకుందామంటే అయితే బుద్ధుడు ఇరవై ఐదు సంవత్సరాల కిందటే మాతృభాష ఆవశ్యకతను తెలియజేశారంట చూడండి బుద్ధుడు ఇరవై ఐదు వేల సంవత్సరాలు ఇరవై రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే అంట రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడో అండి అప్పుడే మన భారత మాతృభాష ఆవశ్యకతను తెలియజేశారంట బుద్ధుడు ప్రజలు అన్నది విన్నది మన భాషే రాతల్లో గీతల్లో ఉన్నది కాదు అని వ్యవహారిక భాష ఉద్యమకారుడు దిగుడు రామ్మూర్తి పంతులుగారు తెలియజేశారు చూశారు కదా అండి ఇది మన భాష యొక్క ప్రాధాన్య కథ భాష యొక్క ప్రాధాన్యక స్వరూపాన్ని ఇంత గొప్పగా వివరించారు మన తెలుగు భాష కవులు కానీ మరి ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు మన భాషను గురించి చాలా విధంగా ఉపయోగించారు మరీ తెలుగు భాషకు కొన్ని లక్షణాలు ఉండాయి ఆ లక్షణాలను గురించి మనం తెలుసుకుందాం అనుకుంటే అందులో మొట్టమొదటి నిర్మాణ ధైవిధ్యం ఉత్పాదన శక్తి సబ్దార సంబంధ కృతిమత వక్రు సొత్రు పరిణామం ప్రత్యేకత పేరణ దొరత సాంస్కృతిక ప్రసరణ ఇవన్నీ ఏమిటండి మన భాష యొక్క ముఖ్యమైన లక్షణాలండి ఇవన్నీ భాష యొక్క ముఖ్య లక్షణాలు భాష్యే ఇతి భాష అని ప్రాచీన శాస్త్రవేత్తలు వివరించాలండి ప్రాచీన శాస్త్రవేత్తలు వివరించారు పలు భాషల అలవాట్లతో కూడిన సంశ్లిష్ట వ్యవస్థే భాష అని హాకెట్ వివరించారండి నేటి ప్రపంచంలో భాష మాట్లాడేందుకు ఎందరో గొప్ప సవాళ్ళు ఎదుర్కొంటున్నారని ఇప్పుడు నేను చెప్పాను కదండీ ఇవన్నీ మన తెలుగు భాష యొక్క గొప్పతనం అండి ఇలాంటి గొప్పతనం అయిన భాషను మాట్లాడేందుకు ఇప్పుడున్న సమాజం చాలా సవాళ్ళు ఎదుర్కుంటుందండీ ఇలా జరగడం మన మంచిది కాదండి ఎందుకంటే మన తెలుగు భాష గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవాలండి